ఆ చెప్పండి ఎమెమ్ ఎమేమి వెజిటేబుల్స్ ఉన్నాయమ్మా

ఓకే రోజూ రోటీనే అయితుంది కదా మరి సార్ని ఏమన్నా వేజ్ వేరే వెజిటేబుల్స్ తెమ్మంటరమ్మా గొరు చిక్కుడుకాయ గొరు చిక్కుడుకాయ తీసుకురమ్మను ఇంకా బోడ కాకరకాయ తీసుకరమ్మను

గొడు చిక్కుడుకాయ ఫ్రై అండీ ఇంకా అదికొంచెం సూప్ సూప్ చేయండి

రైస్ కడిగి పెట్టేసేయండి వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయా ఫ్రీజ్లో వెజిటేబుల్స్

టమాటోస్ ఉన్నాయా టమాటోస్ చట్నీ కూడా చేయి అవి కొంచెం వాటర్ వేయకుండా చేయి దగ్గరికి టమాటో చట్నీ ఓకే